హాయ్ ఏం చేస్తున్నావు బాగున్నాం మా మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే టూరిజం టూర్స్కి ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నారు వాళ్ళు టూ బ్యాచెస్ ఉన్నారు అంటే కొద్దిగా ఈ టీనేజ్ వాళ్ళు వచ్చేసి రిఫ్రెష్మెంట్ కోసం హాలిడేస్ అలా రిఫ్రెష్మెంట్ కోసం అనని ఏ అరకు వెళ్తే బాగుంటుందా బీచెస్కి వెళ్తే బాగుంటుందా టీనేజ్ వాళ్లు వాళ్ళు బీచ్ అవును ఎంజాయిమెంట్ కోసం ఎంజాయిమెంట్ కోసం వాళ్ళ గ్యాంగ్ ఇంకా కాస్త థర్టీ థర్టీ ప్లస్ వాళ్ళు వచ్చేసి అరకు వ్యాలీ ట్రిప్ అయితే బాగుంటుంది కదా వాళ్ళకి ఇంకేమున్నాయి అరకు వ్యాలీ కాకుండా ఇంకో ఇంకోటేదో ఉన్నదన ననీ ఓకే మన ఈ ఏజ్డ్ వాళ్ళకు వచ్చేసి ఒక గైడ్ని పెట్టాలి ఏజ్డ్ వాళ్ళకు వచ్చేసి ఇలా అయితే వీళ్ళు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు అంటే మన పే మనకు కాకుండా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి టెంపుల్స్కి వాళ్ళందరిని విజయవాడ కనకదుర్గ యా తిరుపతి దేవస్థానానికి వెళ్లాలంటే వాళ్ళకి టైమ్ బాగా పడుతుంది కాబట్టి విజయవాడ టెంపులును నరసింహ స్వామి టెంపుల్ ఉంటాయి కదా ఆ రెండు టెంపుల్స్కి వాళ్ళని ఒక గైడ్ని ఇచ్చి పంపించాలి లైక్ వాళ్ళ ఫుడ్ కానీ అవి ఇవి చూసుకునేటందుకు లేకపోతే మన దాంట్లో ఎవరన్నా టెంపుల్స్కి వెళ్ళడానికి ఇష్టముంటే వాళ్ళని అందులో పెట్టాలి గైడ్గా ఫ్రెండ్స్గా ఇవైతే బెస్ట్ ఉంటాయి అరకు ఉంటది బొర్రా కేవ్స్ కూడా చూడతగ్గదే కదా మనం ఫోటో దిగడానికి కానీ కానీ వాకబ్ వాకబుల్ బాగుంటుంది బాగా నడవాల్సి ఉంటుంది బొర్రా కేవ్స్ కోసం ఒకే మేము కన్ఫర్మేషన్ అయి కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తాము ఏ రోజు ప్లాన్ ఏంటిది అనేది ఓకే కదా ఓకే ఓకే